సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది సామాన్య ఛాలెంజెస్ లక్ష్యాలు లేదా అనుభవాలను పంచుకోవడానికి ఉండే వ్యక్తుల సంఘిష్టి సభ్యుల వాటికి మద్దతు కోరికలు మరియు సలహా అందిస్తారు ఈ గ్రూపులు వ్యక్తిగత అభివృద్ధి నిరోధన ప్రశాంతత భారీ కారణాలకు అందుబాటులో ఉంటాయి వేర్వేరు విషయాలను అందించి మెంటల్ హెల్త్ అసహన నివారణ బరువు తగ్గించేందుకు భావుకత మద్దతు పోల్చే విషయాలకు ప్రాముఖ్యత కల్పిస్తారు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు సభ్యులు మధ్య సామాజిక అభివృద్ధి మరియు ప్రశస్యాన్ని అందిస్తాయి అదే విధంగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా అది మహిళలు వాళ్ళ యొక్క గృహాల దగ్గరే మిషన్ కుట్టడం అనేది ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అనేది ఇంకా అనేక రకాలుగా గవర్నమెంటు ప్రభుత్వ పరంగా కల్పించిన పనులను వాళ్ళు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది